గ్రామాల్లో కరెంటును చాలా అవసరాలకు వాడుకుంటారు గ్రామంలో కరెంటును వివిధ రకాలుగా ప్రజలు వాడుకుంటారు ఏ లైటు ఏ ఫ్యాను ఏ కూలరు కావాలన్నా కూడా కరెంట్ చాలా ఉపయోగపడుతుంది కరెంటు లేకపోతే అసలు ఆ కాలంలో ఉండేవారు కానీ ఈ కాలంలో మాత్రం ఏ ఒక్క మనిషి కూడా కరెంటు లేకపోతే జీవించ గల లేరు లేకున్నారు కరెంటు మనం జీవన విధానంలో చాలా ఉపయోగపడుతుంది మనం ఇంట్లో వాడుకునే వస్తువులను మనం కరెంటు ద్వారానే ఉపయోగించుకుంటాము ఉదాహరణకు రైస్ కుక్కర్ ఇప్పుడు ఏదైనా మనకు అర్జెంటుగా అన్నం కావాలి అని అంటే మనం రైస్ కుక్కర్లో రైస్ పెట్టి కరెంటు స్విచ్ వేసి ప్లగ్ పెట్టి ఇలా పది నిమిషాల్లో అన్నం తయారైపోతుంది అంటే గ్యాస్ కూడా లేక లేకున్నా మనం రైస్ని వండుకునే విధంగా కరెంటు మనకు ఉపయోగపడుతుంది మరియు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఏ విధంగా ఉపయోగ ఉపయోగపడుతుంది అని అంటే మనం ఎండాకాలంలో దీన్ని చాలా వాడుకుంటాము ఎందుకంటే ఎండలు చాలా ఉండటం వల్ల మనం ఎక్కువ కోల్డ్ వాటర్కి ప్రియారిటీ ఇస్తాము కోల్డ్ వాటర్ రావాలి అని అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ని కూల్ చేసుకుని తాగుతాము మరియు కూరగాయలు పండ్లు ఇంకా రకరకాలైన వస్తువులను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాము ఇది కరెంటు ద్వారానే నడుస్తూ ఉంటుంది ఫ్రిజ్జు మరియు కూలర్ కూలర్ ఏ విధంగా అంటే ఇది ఎండాకాలంలో ఉపయోగిస్తారు ఎట్లా అని అంటే మనకు మనం వానాకాలం చలికాలం ఎక్కువ ఫ్యాన్ యూస్ చేస్తాం కానీ ఎండాకాలంలో ఎక్కువగా కూలర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం ఎందుకని అంటే ఎండలు బాగా ఉండడం వల్ల ఫ్యాన్ యొక్క గాలి మనం దానికన్నా ఫ్యాన్ గాలి కన్నా ఎక్కువగా మనం గాలిని ఎక్కువ స్వీకరిస్తాం కాబట్టి కూలర్ గాలి మనకు ఉపయోగపడుతుంది మరియు మరి ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లలో మనం ట్యూబ్ లైట్స్ మరియు టేబుల్ ఫ్యాన్స్ ఇలా ఎన్నో రకమైన రకరకాల లైట్స్ ఇలా కరెంటు ద్వారానే ఇవన్నీ వెలుగుతూ ఉంటాయి మరియు పొలాల్లో వ్యవసాయంలో దీన్ని ఎలా కరెంట్ని ఎలా ఉపయోగిస్తారు అని అంటే మనం ఏదైనా పంటలు పండించాలన్నా లేకపోతే ఏమన్నా వరి కాని తోట కానీ పత్తి కాని ఏదన్నా పసుపు తోట కాని కలుపు తోట కాని లేకపోతే ఏ తోట పండించాలన్నా కూడా మనకు నీరు అనేది చాలా అవసరం పంట పండాలి అని అంటే నీరు చాలా అవసరం ఈ నీరు మనకు ఎలా వస్తుంది అని అంటే బోర్కి మనం మన బోర్ దగ్గర కరెంట్ వేసుకొని బోరు వేసుకొని అన్నీ మన బావిలలో నింపుకొని అక్కడ అందులో వాటర్ అనేది పారిస్తూ ఉంటాను మన పొలాలకి ఇలా కరెంటు అనేది ఎంతో ఉపయోగపడుతుంది మనకు మన డే టు డే లైఫ్లో కరెంట్ అనేది ఎంతో ముఖ్యం ఏ ఆ కాలంలో మన చదువుకి కూడా చాలా ముఖ్యమవుతుంది కరెంట్ అనేది ఎట్లా అంటే మనం మనం ఆ కాలంలో ఎలా అని అంటే క్యాండిల్ కింద చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి కానీ ఈ కాలంలో కరెంటు లేకపోతే ఏ మనిషి కూడా చదవడం టెక్నాలజీ ఇవన్నీ ఏది ఉండాలి అని అన్నా కూడా కరెంటు అనేది చాలా ఉపయోగపడుతుంది కరెంటు అనేది లేకపోయుంటే అసలు మనం జీవించలేము కరెంట్ అనేది చాలా అవసరం మన వాటర్ రావాలి అన్నా కూడా మనం ఇక్కడ వాటర్ రావాలన్నా కూడా మనకు కరెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది వేరే మనం ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటే లైట్స్ ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి ఎక్కడెక్కడో మనం లైట్స్ పెడతాము మరియు స్ట్రీట్లలో కూడా సిటీలో అయితే చాలా కరెంట్ అనేది ఉపయోగ ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఏ స్థానం ఏ ప్లేస్లో కూడా కరెంటు లేకపోతే అది అసలు సిటీలానే ఉండదు కాబట్టి కరెంట్ అనేది చాలా ఉపయోగం మన డే టు డే లైఫ్లో